పిల్లలకు తెలుగు నేర్పడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను ఇది వారి వారసత్వం మరియు తెలుగు ఒక అందమైన మరియు గొప్ప భాష పిల్లలు వారి వారసత్వం మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది వారి కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి మరియు సహాయపడుతుంది ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్లకు పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతారు మరియు భాష నేర్చుకోవడం ద్వారా పిల్లలు వారి సంగం మరియు ఇతర తెలుగు మాట్లాడే వారితో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది ఇది వారికి పోటీతత్వాన్ని అందించగలదు నేటి ప్రపంచీకరణ ప్రపంచంలో బహుళ భాషలను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది మరియు తెలుగు నేర్చుకోవడం వల్ల ఉద్యోగ మార్కెట్లో పిల్లలకు పోటీతత్వం లభిస్తుంది ఇది వారి అవిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది రెండొవ భాష నేర్చుకోవడం వలన వారి జ్ఞాపక శక్తి మరియు శ్రద్ధ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు వంటి పిల్లల అవిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి వాస్తవానికి పిల్లలకు తెలుగు నేర్పడానికి కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి భాష నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది మరియు ఇది ఇతర భాషల వలే విస్తృతంగా మాట్లాడలేక పోవచ్చు అయితే సవాళ్ళకంటే తెలుగు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నేను నమ్ముతున్నాను